చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తారు చదవలేని వాళ్ళు పని పాట చేసుకుంటారు ఏదో ఒక లేదు వీలు పడినకాడికి సేద్యం చేసుకొని బతుకుతున్నారు సేద్యం చేయు మనకు గిట్టుబాటు అయినప్పుడు ఏదో ఒక పనికి పోయి పనికి తోడు ఏదో ఒక పది రూపాయలు తెచ్చుకొని జీవనం సాగిస్తున్నారు దానితోనే ఒక కాలక్షేపం చేస్తా దానితోనే పిలకాయలకి చదివించుకుంటున్నారు దానితోనే పెళ్ళాన్ని చాక్కుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు ఆ మాదిరిగా ఇప్పుడు ముందు మాదిరిగా పరిస్థితులు కాదు ఇప్పుడు కూలికి పోయేవాడు పనే మేలు పనికి పోయే ప పనికి పోతే రోజు సాయంత్రం అయితే ఆరేడు వందలు కూలే ఇస్తున్నారు చేసుకుంటున్నారు బతుకుతా ఉన్నారు కానీ పని సేద్యన్నే నమ్ముకున్న వాడు దేనికి పనికిరాల స దేనికి సాల్దు వాళ్ళకి చేనికి ఖర్చు పెట్టాలా ఆ మళ్ళీ చే కాపురానికి చూసుకోవాలంటే అది వల్ల కాకుండా చాలా మంది సేద్యాన్ని ముగించేసి ఓలోల పనులు లేదో పో పో టౌన్కి పోయినారంటే ఏదో ఒక పని చేసుకుంటున్నారు రోజు ఏడూ ఎనిమిది వందలు తెచ్చుకొని బతుకుతూ ఉన్నారే కానీ ఈ సేద్యం చేసుకుని నమ్ముకునే ఇదిలే ఇప్పుడు పోయినోళ్ళ రోజు పోతే పోతా పని చేస్తా ఏదో కొంతమందిగా మేస్త్రి పనికి కూలికి పోతారు మళ్ళీ మేస్త్రిలైపోతారు మేస్త్రి పనులు నేర్చుకొని వాళ్లే సొంతంగా పనులు వెతుక్కొని చేసుకుంటూ ఉన్నారు మనకి ప మేస్త్రీ పని వద్దురా స్వామి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు తిట్లు తినేది మనం కూలి పని చాలు అనుకున్నప్పుడు కూలిపనే తీసుకుంటున్నారు కొంచెం చదువుకున్నవాడు మేస్త్రి పని చే నేర్చుకొని ఏదో సెంట్రింగ్ సామాన్లు అన్ని తీసుకొని బాడీకి ఇచ్చుకొని బాడీకి తీసుకొని వాళ్ళు బాగా వాళ్ళు బాగా సంపాదించుకొని లక్షణంగా ఆడ్నే ఉన్నారు కానీ ఈ ఏది మనకి ఏది వద్దు అనుకున్నోడు అంత పెట్టుబడి మనం మనం పెట్టలేము అనుకున్నవాడు ఆ కూలి పనే చేసుకుంటున్నాడు మనకి మేస్త్రీ పని వచ్చిందే చాలు రోజు కూలి తీసుకొని ఇంకొక దగ్గర పనిచేసి వస్తున్నారు మనము చేయాలా బాగా మనమే ఏదో అన్ని తెలిసి ఉంటే ఈ చదువు చదివి ఇది తెలుసు సొంతంగా పనులు ఒప్పుకొని ఒక నలుగురని కూలి మనిషిని నలుగురు మేస్త్రిని పెట్టుకొని మనము తనిగా ఒక పని వెతుక్కొని చేస్తున్నాము అనే లెక్కున వాళ్ళు ప పని చేసుకుంటూ ఉన్నారు ఏమి చదువు ఇది లేని వాడు మన వల్ల కాదు అనుకొని ఒకరి దగ్గర పని చేసుకునేది బతికేది మనము టౌన్లో ఉండేవాళ్ళు అయితే ఆ ఇల్లుకి ఇల్లు ఉంటేది మనకి వచ్చే పోయే బా ఛార్జీలు బాధలు ఇవన్నీ ఏమి జా రోజులు తెల్లారితో టయానికి పోతారు పనికి పని చేసుకుంటారు ఇంటికి పోతారు మనం బయట ఉండే వోళ్ళు తెల్లారితో లేచి కొంచెం గంట ముందుగానే బయలుదేరాలా ఈయ రోడ్లోకి పోవాలా ఆటో ఎక్కాల ఆడ్నుంచి పోయి ఎవర్నో ఒక్కరిని పట్టుకొని పని చే వెతుక్కొని పనికొస్తాను అని పోవాల లేదు కంటిన్యూగా ఒక మేస్త్రి దగ్గర చేస్తూ ఉంటే వాళ్ళు ఒక్క దగ్గరనే ఇకపోతే కూడా ఒక రవ్వ లేటు పాటు అయితే కూడా ఫలానా మనిషి నేను రేపు వస్తానని చెప్పేసి వచ్చినావంటే ఒక రవ్వ లేట్ అయిన కూడా పోతానే పెట్టుకుంటారు లేదు కొత్తగా పోయినామంటే మనము నే ఏడాదికి ఒకసారి పోయినామంటే ఆడ ఎవరు పెట్టుకోకుండా టైం అయిపోయింది అంటే తరిమేస్తారు వచ్చేయాల్సిందే సేద్యం చేసే వాళ్ళ పని అట్ల కాదు తెల్లారితో లేస్తే తెల్లారితే కరెంట్ వస్తుందో లేదో పొద్దుగూకులు రిపేర్ చేసినాం అంటే కరెంట్ వస్తుందో లేదో రేపు ఎరువు తెచ్చి వెయ్యాలి ఎలా చేయాలా రేపు కూలి వాళ్లు కావాల్నే వాళ్ళకి ఏమి ఇయ్యాల అనేసి యాడ్నో పక్క ఆడ ఈడ అప్పుచేసి ఇచ్చినామంటే అది పండితే ఇచ్చా పండక పోయిందంటే ఏమి చేసేది ఆ అప్పు అట్నే నిలిచిపోతూ ఉంది ఆ మాదిరిగా సేద్యం చేసేవాళ్ళు చాలా మంది నిలిచి పూడ్చినారు యా ఎక్కువ ఉండేవాళ్ళు మస్తుగా ముప్పై ఎకరాలు కొద్ది ఉండేవాళ్ళు మామిడిచెట్లు పెట్టేసి కాసిన కాడికి కాసి కాయని కాయకపోతే ఆడ అరటి చెట్లల్లో కోసి అమ్మేస్తే పోతుంది అనే లెక్కన మస్తుగా ఉండేవాళ్ళు ఒక ఆ పని చేసుకుంటున్నారే కానీ ఇక్కడ గంతకైతే అదంతా సేద్యం చేసేవాడు పని బయట కొద్దిగా మల్ మాగాణులు ఉండేళ్ళు ఓ నదిలూబు ఇందా అట్టట్టా ఉండే కొద్దీ వేస్తున్నారు చేసిన మిట్ట ప్రాంతాల్లో చేసే అంతా ఇప్పుడు ఈ సేద్యం చేయాలంటే పని కష్టం అయిపోయింది మోటర్ కాలిపోయింది అంటే పది వేలు అవుతూవుంది దానికి కాయలు కట్టించును వాళ్ళకి క్యా దించి ఎత్తే వాళ్ళకే ఐదు వేలు దానికి మల్ల కాయలు కట్టించేదానికి ఐదు వేలు ఆ మాదిరిగా సేద్యం చేసేవాళ్ళు చానామంది ముగించేసి కూలి పనికి పోతూ ఉన్నారు ఇప్పుడు కూలి పని చేసేవాడి నెమ్మది ఏ పని లే పోయినామా అదేదో పది రూపాయలు తెచ్చుకున్నామా ఖర్చు పెట్టుకున్నామా కంటిన్యూగా మనం పని చేస్తే మనకి అప్పు కావాలంటే పది రూపాయలు ఇస్తూ ఉన్నారు మనం ఒక దగ్గర నమ్మకంగా పనిచేస్తే రోజుకి ఒకరి దగ్గరకి పోయేవాడు ఎవడు పది రూపాయిలు ఇయ్యడు ఈడు ఒక్క కంటిన్యూగా వచ్చేవాడు కాదని ఆ మాదిరిగా పని చే మేస్త్రి పని చేసే వాళ్ళు ఇప్పుడు బాగా సెంట్రింగ్ గింట్రింగ్ పెట్టుకొని వాళ్ళ సొంతవాళ్ళు నలుగురు సొంతవాళ్ళు ఉండేవాళ్ళు సెంట్రింగ్ పెట్టుకొని నాలుగు దిక్కున పనులు ఒప్పుకొని పనులు చేతి నాలుగు దిక్కుల నాలుగు దిక్కుల కూలి తీసుకొని వస్తున్నారు ఎవడు లేని నాబోటి వాడు ఎవడు తోడు లేని వాడు ఏడనా పనులు ఒప్పుకుంటా అందరిని ఎత్తుకోవాల